మరణాలకు అనేక కారణాలు ఉండవచ్చు ఇవి ప్రధానంగా సహజ మరియు అసహజ మరణాలు రెండు రకాలుగా వర్ణించవచ్చు ఈ కారణాలు సాధారణంగా వయసు ఆరోగ్య సమస్యలు జన్యుపరమైన కారణాల వల్ల జరిగాయి గుండె సంబంధిత వ్యాధులు హార్ట్ ఎటాక్ స్ట్రోక్ హైపర్ టెంక్షన్ వల్ల గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు నిమోనియా ఊపిరితిత్తుల సంక్షోభం క్యాన్సర్ ఊపిరితిత్తులు క్యాన్సర్ లివర్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మధుమేహం మరియు కిడ్నీ వ్యాధులు కిడ్నీ ఫెయిల్యూర్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ వయసు సంబంధిత వ్యాధులు అల్జీమర్స్ పార్కిన్సన్ సహ సహజ అకాల మరణాలు కారణాలు ఈ మరణాలు ఎక్కువగా అప్రత సంభ సంభవిస్తాయి అవి మానవ తప్పిదం లేదా ఇతర అనివార్య పరిస్థితుల వల్ల జరుగుతాయి ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జలధనం పని ప్రదేశ ప్రమాదాలు హింసా మరియు నేరాలు హత్యలు ఆత్మహత్యలు సంక్రమణ రోగాలు కరోనా మరియు డెంగ్యూ మలేరియా హెచ్ ఐ వి ఎయిడ్స్ ప్రకృతి విపత్తులు భూకంపాలు తుఫానులు వర్షపాతం వల్ల వరదలు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం డ్రగ్ ఓవర్డోస్ మరణాలు నివారించగలిగే మార్గాలు సామాజిక విద్య మరియు యోజన అభివృద్ధి బాలల ఆరోగ్య మరియు పోషణ పథకాలు ఆరు ఏళ్ళ పిల్లలు గర్భిణీలు మాతృమరణాలు లాభాలు అంగనవాడీ కేంద్రాల ద్వారా ఉచిత పౌష్టికాహారం ఆరోగ్యం సంరక్షణ టీకాలు చిన్నారులకు మరియు తల్లులకు పోషకాహారం మరియు ఆరోగ్యంపై అవగాహన పోషణా అభయాన్ పోషకాహారం పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు గర్భిణీలకు పోషణ సహాయం పిల్లల్లో తక్కువ బరువు అల్పాహారం సమస్యలను తగ్గించడం మిడ్ డే మీల్ ఉచిత భోజనం మరియు పోషక విలువలు పిల్లలు స్కూలుకు వచ్చే అవకాశం పెరగడం పేద విద్యార్థులకు భోజనం భారం తగ్గడం చిన్నారులు విద్య మరియు సంరక్షణ పథకాలు అంగనవాడీ సేవలు ప్రాథమిక విద్య అనుభవం అందించడం ఆట పాటల ద్వారా మానసిక అభివృద్ధి పిల్లలకు సరైన ఆహారం అందించడం అమ్మ ఒడి పిల్లల చదువుకు తల్లులకు ఆర్థిక సహాయం సుమారు పదిహేను వేలు ప్రతి సంవత్సరం పిల్లలను ప్రైవేట్ లేదా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఉద్దేశించిన పథకం బేబీ బచావో బేబీ పడావో బాలికల విద్యను ప్రోత్సహించడం బాల్య వివాహాలను అడ్డుకోవడం బాలికల ఆరోగ్య సంరక్షణ చిన్నారుల భద్రత మరియు సంక్షేమ పథకాలు చిన్నారులకు రక్షణ కేంద్రాలు బాల కార్మికుల పునరావాసం శారీరక మానసిక దాడుల నుండి రక్షణ బాలల హక్కుల సంరక్షణ కోసం జువైనైల్ జస్టిస్ యాక్ట్ బాలల హక్కుల పరిరక్షణ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రత్యేక హోమ్స్ చిన్నారుల ఆరోగ్యం మరియు వైద్య సేవల పథకాలు ఉచిత ప్రసవ సేవలు హాస్పిటల్ డెలివరీ కొరకు ఆర్థిక సహాయం తల్లి బిడ్డ మరణాలను తగ్గించడం ఇండియన్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ చిన్నారులలో పోషకాహార లోపాన్ని తగ్గించడం అంగనవాడీ సేవల ద్వారా తల్లీ బిడ్డలకు పోషణ అందించడం ముగింపు ప్రభుత్వం చిన్నారులు ఆరోగ్యం పోషణ విద్యా భద్రత కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది ఇవి పేద వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు అంగనవాడీ కేంద్రాలు ఉచిత విద్య ఆరోగ్య సంరక్షణ పథకాలు చిన్న పిల్లల సంరక్షణలో కీలకంగా పనిచేస్తాయి